చర్య ఆర్డర్లో ఒక అంశం లేకపోవడం గురించి ఫిర్యాదు చేయండి సందర్భం మీరు ఆర్డర్ అందుకున్నారు కానీ కొన్ని అంశాలు లేవు మీరు లేని అంశాల గురించి ఫిర్యాదు చేయడానికి రెస్టారెంట్లో కానీ డెలివరీ బాయ్ని కానీ సంప్రదిస్తున్నారు నేను నేను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ బటర్ మసాలా కూర ఇంకా పన్నీర్ నాన్ గార్లిక్ నాన్ ఇంకా పన్నీర్ మసాలా కూరను ఆర్డర్ చేసాను కానీ అందులో పన్నీర్ బటర్ మసాలా కూర రాలేదు ఎందుకు రాలేదు అని నేను అడుగుతున్నాను ఎందుకంటే నా దగ్గర మీరు దాన్ని దాని యొక్క డబ్బులు దాని యొక్క డబ్బులు తీసుకున్నారు తీసుకున్నా కూడా అది అనేది నాకు అందలేదు ఎందుకని చెప్పి ఈ హోటల్ వాళ్ళు ఇంత ఇంత నిర్లక్ష్యంగా ఇంత పనికిమాలినతనంగా ఉంటున్నారో నాకు అయితే అర్థం కావట్లేదు ఒక మనిషిని ఇంతసేపు ఆకలితో వె ఆకలితో ఎదురు చూపిస్తారా అన్నం ముందు పెట్టి తినకుండా ఉండమంటారా ఇంకా నేను ఇంకా నేను మూడు మూడు రోటీలు ఇంకా పప్పు ఆర్డర్ చేసాను పప్పు వచ్చింది కానీ రోటీలు రాలేదు ఇదెక్కడి ఇదెక్కడి మాసు ఏందీ ఇది నాకు అయితే ఇప్పుడు నా డబ్బులన్నా వెనక్కి ఇవ్వండి నేను వేరే రెస్టారెంట్లో వెళ్ళి తింటా లేదంటే నాకు అన్నీ వేడి వేడిగా ఫ్రెష్గా కావాలి లేదంటే మీ మీద పోలీస్ కేస్ పడుతుంది జాగ్రత్త